హలో ఎవరండి

అవునండి చెప్పండి ఎవరు ఓకేనండి ఆ మీరు సేవింగ్స్ అకౌంట్ చేసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే క్రెడిట్ అకౌంట్ చేసుకుందాం అనుకుంటున్నారండి సేవింగ్స్ అకౌంటేనండి ఆధార్ కార్డు జిరాక్స్ కావాలండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి తర్వాత ఆధార్ కార్డ్ ఫోట్ ఫోటో జిరాక్స్ కావాలండి ఫోటోస్టాట్ కావాలి ఒకటి అంతే అండి అవి సరిపోతాయి అవి తీసుకుని వస్తే ఫిల్ చేస్తామండి ఎప్పుడు వస్తారండి మరి పాన్ కార్డ్ కూడా కావాలండి పాన్ కార్డ్ కూడా కావాలి పాన్ కార్డ్ కూడా జిరాక్స్ కావాలండి ఫోటోస్టాట్ లేదండి మీరు రావాలండి మీరు వచ్చి థంబ్ వెయ్యాలండి అప్పుడు అకౌంట్ ఓపెన్ అవుతుంది వచ్చేటప్పుడు మనీ కూడా తీసుకురండి ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చెయ్యాలండి అకౌంట్ క్రియేట్ చేసినందుకు అకౌంట్ క్రియేట్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ అండి అమౌంట్ అవునండి సేవింగ్స్ అకౌంటేనండి సేవింగ్స్ అకౌంటే గవర్నమెంట్ స్కీమ్స్కి యూజ్ చేసుకుంటారండి ఓకేనండి అంతేనండి అదే కావాలండి బ్యాంకు నైన్ తర్టీ టూ ఫైవ్ అండి అవునండి ప్రోసెస్ అండి ఒక అరగంట గంట పడుతుంది అండి అవునండి అంటే సర్వర్ బట్టేనండి సర్వర్ మాకు సర్వర్ బట్టే అవుతుందండి అకౌంట్ అనేది ఒక వన్ వీక్ పడుతుందండి ఎటిఎం కార్డ్ని మీకు ప్రొవైడ్ చేస్తాం అండి ఎటిఎం కార్డు కోసమే వన్ వీక్ పడుతుంది అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుందండి వన్ అవర్లో ఓపెన్ అయిపోతుంది